నేను మా ఇంటి దగ్గర ఉన్న ఒక రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్ చేశాము మా ఇంట్లో ఫంక్షన్ కోసం ఆహారపు రుచి ఎలా ఉంది అంటే చాలా బాగుంది అన్ని ఐటమ్స్ కూడా మేము చెప్పినవి మాకు డెలివర్ చేశారు అన్ని ఐటమ్స్ పర్ఫెక్ట్గా టేస్టు క్వాలిటీ అన్ని చాలా బాగున్నాయి ఆహారం మాకు చాలా నచ్చింది ఇంక మైనస్ వచ్చేసరికి కొంచెం మాకు లేటుగా రావడం అనేది జరిగింది రెస్టారెంట్ నుంచి ఫుడ్ నాణ్యతకు వచ్చేసరికి చాలా బాగుంది వాళ్ళు చేసిన ఫుడ్కి సంబంధించిన సేవలు అన్ని కూడా బాగా చేశారని అనుకుంటున్నాం ఇంకా డెలివరీ కూడా కొంచెం లేట్ అయింది డెలివరీలో ఇవన్నీ ఓవరాల్గా చూసుకుంటే చాలా బాగా అందించారు ఫుడ్ని మాకు